తెలుగు భాష భారతదేశంలోనే మొదటి ఇరవై రెండు అధికారిక భాషల్లో ఒకటి ఈ దక్షిణ భారతదేశంలోని పది కంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాట్లాడుతారు తెలుగు భాష తెలుగు రాష్ట్రాల సంస్కృతిక మూలాలను ప్రతిబింబిస్తుంది ఇది భారతదేశంలో అత్యంత సుస్సంపన్నమైన మరియు పురాతన సాంస్కృతాల్లో ఒకటి తెలుగు భాష తెలుగు ప్రజల మధ్య కమ్యూనికేషన్ యొక్క ప్రధాన మార్గం ఇది తెలుగు ప్రజలను కలిపి ఉంచడంలో మరియు వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో సహాయపడుతుంది తెలుగు భాష కూడా తెలుగు ప్రజల మధ్య సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది తెలుగు భాష భారత దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తెలుగు భాష తెలుగు ప్రజలను ఇతర భారతీయులతో కమ్యూనికేట్ చేయడానికి మరియు వారి సాంస్కృతికలను అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఇది తెలుగు ప్రజలను ఇతర భారతీయులతో కలిసి పనిచేయడానికి మరియు వారి సాధారణ లక్షణాలను సాధించడానికి అనుమతిస్తుంది తెలుగు భాష భారత దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడి మరియు కమ్యూనికేషన్ ఒక శక్తివంతమైన సాధనం ఇది తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో మరియు వారి సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది